హలో సార్ నేను ఒక హిమాలయా ప్రోడక్ట్ వాడాను అలోవెరా జెల్ అది వాడక ముందు నా ఫేస్ చాలా డల్గా మచ్చలు మచ్చలు చాలా డల్గా ఉండేది ఆ ప్రోడక్ట్ హిమాలయా అలోవెరా జెల్ వాడాక చాలా బ్రైట్గా చాలా కాంతివంతంగా వైట్నెస్ చాలా బాగుంది అది వాడాక చాలా హ్యాపీగా అనిపిచ్చింది నాకు ఆ జెల్ వాడాక నేను మా ఫ్రెండ్స్కు కూడా చెప్పాను ఈ జెల్ వాడండి వే చాలా బాగుంది చాలా పాజిటివ్గా ఉంది వా వాడండి అని అని చెప్పాను